మా ప్రాంతంలో కొన్ని ప్రధాన సమూహాలు ఏమిటంటే తెలుగులు ఈ ప్రాంతంలో అతిపెద్ద సంస్కృతిక సమూహం కొండరెడ్లు ఈ ప్రాంతంలోని గిరిజన సమూహం యాదవులు ఈ ప్రాంతంలోని గొర్రెల కాపరుల సమూహం ముస్లింలు ఈ ప్రాంతంలోనే మైనారిటీ సమూహం క్రైస్తవులు ఈ ప్రాంతంలోనే మరొక మైనారిటీ సమూహం ఈ సమూహాలకు ప్రత్యేకమైన సంస్కృతులు సాంప్రదాయాలు మరియు భాషలు ఉన్నాయి నా సంస్కృతికి వెలుపల ఉన్న వ్యక్తులతో నేను ఎంత తరచుగా మాట్లాడతాను నేను రోజువారీగా నా సంస్కృతికి వెలుపల ఉన్న వ్యక్తులతో మాట్లాడుతాను నా పనిలో నేను వివిధ సాంస్కృతిక నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులతో కలిసి పనిచేస్తాను నా స్నేహితులలో కొందరు నా సంస్కృతికి చెందినవారు కాదు నేను సోషల్ మీడియాలో వివిధ సాంస్కృతిక నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులతో సంభాషిస్తాను ఈ సంభాషణలు నాకు చాలా విలువైనవి వీటి ద్వారా నేను కొత్త సంస్కృతల గురించి తెలుసుకుంటున్నాను నా దృక్పథాన్ని విస్తృతం చే చేసుకుంటున్నాను ఇతరులతో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటున్నాను నేను నా సంస్కృతికి వెలుపల ఉన్న వ్యక్తులతో మాట్లాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను నేను నమ్ముతున్నది ఏమిటంటే వివిధ సంస్కృతుల మధ్య సంభాషణలు చాలా ముఖ్యం మన మనసుల్ని మరింత అవగాహన కలిగిన మరియు సహనంతో కూడిన వ్యక్తులుగా చేసింది ఇది మన ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంలో మార్చడంలో సహాయపడుతుంది కోనసీమ జిల్లాలోని వివిధ సాంస్కృతిక సమూహాల మధ్య సంభాషణను ప్రోత్సహించడానికి నేను కృషి చేస్తాను నేను నమ్ముతున్నది ఏమిటంటే ఈ సంభాషణలు మన ప్రాంతం మరింత సంపూర్ణమైన మరియు శక్తివంతమైన ప్రదేశంగా మార్చగలవు